గ్రామ్రీణ ప్రాంత ప్రజలకు న్యాయ సేవల ద్వారా చాలా ఇబ్బందులు ఉంటాయి లాయర్లు పోలీస్ స్టేషన్ కోర్ట్ అంటే వ్యవసాయం చేసుకొనే వారు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు చాలా ఎక్కువగా భయపడతారు వాళ్ళకు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు భయపడతారు వాళ్ళు వాళ్ళ సైడ్ ఉండరు డబ్బులు ఉన్న వాళ్ళ వైపే ఉంటారు డబ్బులు లేని వాళ్ళ పేద ప్రజలకు ఎలాంటి సహాయం చేయరు అని వారి మెదడులో చాలా ముద్ర పడిపోయింది